ఏం కావాలండి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ బిర్యాని ఏముందండి మొగలై మొగలై బిర్యాని ఎంత పడుతుందండి చికెన్ బిర్యాని అయితే చికెన్ దమ్ బిర్యాని అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా అండి స్పెషల్ ఏమైనా ఉందా

ఆ ఎంత పడుతుంది ఎంత మంది తినచ్చండి

ఆ బక్కెట్ బిర్యానీ ఉందాండి అదేంత మంది తినచ్చండి ఎగ్స్ వేస్తారాండీ కర్రీ దాంట్లోనే వస్తుందాండి ఏంటండి ఆ ఒక్కటి చేసేయండి పార్సిల్ చేసేయండి ఆ సరే అండి ఇంకేం వద్దండి అది ఒక్కటి చాలండి ఆ సరే అండి సరే అది ప్యాక్ చేసేయండి ఒకటి వద్దండి